నమస్కారం మ్యాడమ్ చెప్పండి

ఓకే మేడమ్ అవును ఓకే మ్యాడమ్ తప్పకుండా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ సరే అయితే అలాగే మ్యా అదే మ్యాడమ్ నిజమే మ్యాడమ్ అలాంటివి అన్నీ చేయాలి మ్యాడమ్ అలాగే మ్యాడమ్ తప్పకుండా అందరికి చెప్తాను సరే ఓకే